ఇష్టమైన పర్యాటక ప్రదేశం ఏదంటే బాపట్ల బాపట్లలో చూడడానికి ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఒకటి సూర్యలంక బీచ్ బీచ్లో ఎంతగానో సేద తీరొచ్చు ఆడుకోవచ్చు మన ఎంత వెళ్తే ఒకసారి వెళ్తే బయటకు రావాలనిపించదు ఎందుకంటే ఆ బీచ్లో ఎంతగానో మనం ఎంజాయ్ చేస్తూ వాటర్లో ఉండటానికి ఇష్టపడతాం అలాగే నేను ఎప్పుడూ ప్రయాణించడానికి ఇష్టపడతాను ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు ఆ యొక్క అనుభవం చాలా అనుభూతి చాలా విధంగా వేరే విధంగా ఉంటుంది కాబట్టి ప్రయాణానికి ఇష్టపడతాను ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటాను